చెప్పండి అవునండీ యాక్చువల్లీ నేను నా ఫ్రెండ్స్ మ్యారేజ్ గురించి ఫ్లవర్స్ ఆర్డర్ పెట్టాను యాక్చువల్లీ అది వేణి పెటల్స్ది అండ్ కొన్ని ఫ్లవర్స్ ఆర్డర్ చేశానన్నమాట సో నాకు నెక్స్ట్ డే మ్యారేజ్ ఉంటుంది సో అది ఫ్రెష్గానే ఉంటాయా అండి అండ్ స్ట్రాంగ్గా ఉంటాయా ఎందుకు అనంటే అవి కొన్ని పెటల్స్ అనేవి బ్లాక్ అయిపోతుంటాయి అండ్ రాలిపోతూ ఉంటాయి కదా నాకు అలా కాకుండా కొంచెం స్ట్రాంగ్ కావాలి అవునా ఓకే ప్రైసింగ్ ఎంతుంటుందండి అవునా ఎంత ప్రైసింగ్ నుంచి స్టార్ట్ ఉంటాయి మీ దిగ్గర ఫిఫ్టీన్ థౌజండా మరంత కాస్ట్ ఎందుకండీ మార్కెట్లో అంత కాస్ట్ ఎవరు తీసుకోరు కదా ఎంత డిస్కౌంట్ ఇస్తారు కానీ మాకు ఎంత మెజారిటీ కావాలో మీకు తెలీదు కదా అలా తెలియకుండానే ఫిఫ్టీన్ థౌజండ్ ట్వెంటీ థౌజండ్ అంటే కష్టం కదా ఒకటేసారి హై ప్రైజ్ చెప్పారనుకోండి తీసుకోరు కదా ఎవ్వరూ

అలా మరి ఆన్ ఆన్ టైంకి డెలివరీ అవుతుందా ఓకే అండి ఇంకా చెప్పండి నాకు ఒక టూ కేజీస్ కావాలండి మల్లె పువ్వులు అండ్ రోసెస్ బంచెస్ వచ్చేసి నాకు వేణీస్ వచ్చేసి ఒక ఫైవ్ కావాలి అండ్ దాంతోపాటు కలర్ డిఫరెంట్ డిఫరెంట్వి కావాలి వేణీస్ అండ్ మల్లె మొగ్గల వేణీ కూడా కావాలి

ఓకే అండి ఏమైనా ప్రైస్ మాత్రం డిస్కౌంట్ నాకు ఉంటాయండి డిస్కౌంట్ అండ్ డెలివరీ టైం అనేది షార్ప్గా అవ్వాలండి ఎందుకంటే మళ్ళీ టైం మీద డెలివరీ అవ్వకపోతే నాకు ప్రాబ్లమ్ అవుతుంది మ్యారేజ్కి ఓకే అండి అదే మెయిన్ ప్రోబ్లమ్ కదా అందుకనే ఇంకేమైనా ఉన్నా కూడా మళ్ళీ చెప్తే ఇమీడియట్గా డెలివరీస్ అవుతాయా ఓకే అండి ఏదైనా టైం మీద ఎక్స్టెండ్ చేస్తే కూడా ఇస్తారా అంటున్నాను ఏంటిది ఏమి ఎలా ఉండదు టైం మీద నాకు ఎక్స్ట్రా కావాలండీ ఇంకొక వేణీ అంటే ఇవ్వరా ఓకే అండి సరే ఏమైనా ఉంటే చెప్ యా యా